మా మత సాంప్రదాయంలో ఆచారాలు పద్ధతులు అంటే ఇంకా సండేస్ అన్ని చర్చ్కి వెళ్ళడం రోజు బైబిల్ చదువుకోవడం ఇంకా చర్చ్లో చెప్పే వాక్యాలు వినడం ప్రార్థన చేసుకోవడం అలాగే అక్కడ బాప్తీసం ఇస్తారు బాప్తీసం ఇచ్చిన తర్వాత రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం అందరు కలిసి ప్రార్థనలు చేయడం అందరు కలిసి పాటలు పాడడం ఇలా ఆచారాలు పద్ధతులు ఉన్నాయి మేము దీన్ని అక్షరాలుగా పాటిస్తున్నాము